మా చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రులు రెండు ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు మూడు నాలుగు ఉన్నాయి అవి సులభముగా అందుబాటులో కూడా ఉన్నాయి ఏ సమయంలో పోయినా వాళ్ళు మాకు రెస్పాన్స్ అవుతారు